నేను రకరకాల మొక్కలు పెంచుతాను ఆ మొక్కలన్నీ నాకు చాలా దగ్గరగా ఉంటాయి ఆ మొక్కలు తులసి కృష్ణ తులసి ఇంకా వేప చెట్లు నిమ్మ చెట్లు మామిడికాయలు ఇంకా జామ చెట్లు ఇంకా మర్రి చెట్టు అట్లా చాలా అట్లా చాలా రకాల చెట్లను నేను పెంచి చాలా రకాల చెట్లను పెంచుతాను ఇంకా ఇంకా మొక్కలు మొక్కలు అనగా మొక్కలనగా గులాబీ ఛామంతి బంతి టమాటా ఇలా టమాటా వంకాయ బెండకాయ దొండకాయ ఇలాంటి ఊరగాయలను కూడా నేను పెంచుతూ ఉంటాను ఇవి మనకి ఇవి మనకి చాలా చాలా మంచిగా ఉంటుంది చెట్లను పెంచితే మన పర్యావరణానికి కూడా ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళము అవుతాము చెట్ల వల్ల మనకే మన ప్రగతికి కూడా చాలా మంచిది ఎందుకంటే మనం అన్ని చెట్లను పెంచడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి చెట్లను మనకి స్వచ్ఛమైన వాయువు నీరు గాలి ఇలాంటివన్నీ అందచేస్తాయి అవి కాబట్టి మనము ఎంత వీలైతే అంత చెట్లను పెంచాలి ఇంకా నే ఇంకా నేను నా నా ప్రియమైన చెట్లు ఏమనగా వేప చెట్టు ఇంకా జామ చెట్టు ఇంకా మామిడి చెట్టు ఇంకా నేను చింత చెట్టు రావి చెట్టు ఇవి కూడా మొక్కలు నాటుతాను పెంచుతాను ఇంకా నేను గులాబీ గులాబీ బంతి ఛామంతి మొగ్గలు ఇలాంటి చెట్లను కూడా నేను పెంచడం జరిగింది అవన్నీ నాకు చాలా మంచిగా అనిపిస్తాయి